అయోధ్య బాబ్రీ మసీద్ శంబాల ప్రాంతం ఉత్తరప్రదేశ్లోని చిన్నశంబాల ప్రాంతం

పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ మతపరమైన కొండ గుర్తులుగా మనం గుర్తించవచ్చు ఎందుకంటే పురాతనంలోకి మనం వెళ్లి చూస్తే ఇక్కడ చాలా మతపరమైన గొడవలు జరిగినాయి మరియు శ్రీలంకలోని చర్చిలో ఉగ్రవాదులు బాంబు పెట్టి పేల్చడం ఏదో మతపరమైన వివాదం